హలో చెప్పండి మేడం అవునండి అవునండి చెప్పండి ఏం కావాలి మీకు ఏం స్వీట్స్ కావాలి ఓకే సరుకు వన్ కేజీ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మేడం ఈ ఫెస్టివల్ డిస్కౌంట్ మీద మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీద కూడా ఇస్తాం మేడం ఫ్రెష్గానే ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందికదా ఫెస్టివల్ సీజన్ కాబట్టి మరి ఫెమస్ మోతీచూర్ లడ్డు మరి ఫేమస్ మా స్వీట్ షాప్లో అవును టెన్ పర్సెంట్ ఇస్తాము చెప్పడి మేడం మీకు ప్యాక్ంగ్ కూడా మీకు ప మీరు వచ్చినా పరవాలేదు లేదంటే ప్యాక్ చేసి ఆర్డర్ మీదనా కూడా మేము కరెక్ట్గా ప్యాక్ చేసి పంపిస్తాం మేడం ప్రాబ్లం ఏం లేదు ఓకే మేడం అలాగే చేస్తాం మేడం చేస్తాం ఓకే మేడం ఎన్ని కేజీ మేడం ఓకే మేడం ఓకే మేడం థాంక్ యూ